నేను ఇప్పటివరకు చేసిన అత్యంత సుందరమైన హైక్ యునైటెడ్ స్టేట్స్లోని కులారాడోలోని రాఖీ మౌంటెన్స్లోని లాస్ పెనాన్స్ పాస్ హైక్ ఈ హైక్ పదమూడు పాయింట్ మూడు మైళ్ళ మరియు ఇది చేయడానికి నాకు సగం రోజు పట్టింది మేము సూర్యోదయం ముందు ఉదయం ఐదుగంటలకు హైక్ ప్రారంభించాము తద్వారా మేము శిఖరం చేరుకునే సమయానికి సూర్యోదయాన్ని చూడవచ్చు అని మేము హైక్ చేస్తున్నప్పుడు మేము అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూసాము మేము హిమాపా హిమాపాతాలు పర్వతాలు మరియు అందమైన అడవులను చూసాము మేము హైక్ చేసే కొద్ది శిఖరం మరింత దగ్గరగా వచ్చింది మేము మరియు మేము సూర్యోదయాన్ని చూడటానికి మరింత ఉత్సాహంగా ఉన్నాము చివరికి మేము శిఖరాన్ని చేరుకున్నాము సూర్యుడు కొండలు వెనుక నుండి పైకి లేచినప్పుడు అది అద్భుతమైన దృశ్యం మేము కొన్ని నిమిషాలు అక్కడే నిలబడి సూర్యుడు పైకి లేచినప్పుడు ప్రకృతి యొక్క అందాన్ని ఆస్వాదించాము ఇది నా జీవితంలో నేను ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం ఇది నాకు ప్రకృతి యొక్క అందం మరియు శక్తి గురించి గుర్తు చేసింది ఇది నాకు సాహసం మరియు నేర్చుకోవడానికి నాకు ఎంత ఇష్టమో గుర్తు చేసింది సూర్యోదయం చాలా అందంగా ఉంది ఇది ఒక శక్తివంతమైన మరియు ఆనందదాయకమైన అనుభవం ఇది మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఏదైనా నేను సిఫార్సు చేస్తున్నా చేస్తున్నాను